నాకు తోబుట్టువులు ఇద్దరు ఉన్నారు ఒకరు అక్క మరొకరు అన్నయ్య వాళ్ళ ఇద్దరు తరువాత నేను మూడోవాడిని వాళ్ళ కన్నా నేను చాలా చిన్నవాడిని వాళ్ళ కన్నా నేను మంచివాణ్ణి మా అక్క మా అక్క కన్నా నేనే తెలివైనవాణ్ణి మా అన్న నాకన్నా తెలివైనవాడు కానీ వాళ్ళ ఇద్దరి ఆలోచన కన్నా నా ఆలోచన చాలా బాగుంటుంది వాళ్ళ ఇద్దరిలో నేనే మంచివాణ్ణి పొద్దున్నే నేనే లేచి నా పనులు నేనే చేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళ ఇద్దరికన్నా నేనే బాగా ఆలోచిస్తాను తెలివిగా ఏదైనా పని చేయాలంటే ముందుగా నాకే చెప్తారు ఎందుకంటే చిన్న వాణ్ణి కొంచెం బాగా ఆలోచిస్తానని వాళ్ళ ఇద్దరిలో అందంగా ఉంటాను వాళ్ళ ఇద్దరికన్నా నాకే ఎక్కువ జ్ఞానము తెలివి బలము అలాగే మంచివాడిని